హలో సార్ మేము ఇంకా సార్ నా పేరు మహేందర్ సార్ సార్ నేను ఇక్కడ నాకు ఫుట్బాల్ ఆడటం అంటే చాలా ఇంట్రస్ట్ సార్ సార్ మీరు కోచింగ్ ఇస్తున్నారని తెలుసింది సార్ మా ఫ్రెండ్స్ గిట్లా మీ చెప్పారు అవును అవును సార్ స్కూల్ లెవెల్లో ఆడినాం మండల్ లెవెల్లో కూడా స్కూల్ నుంచి వెళ్ళడం జరిగింది అయితే ఇప్పుడు స్కూల్ నుంచి బయట ఇక్కడ నేర్పించేవారు లేకపోవడం వల్ల ఎక్కడ కోచింగ్ తీసుకోవాలో తెలియక మా ఫ్రెండ్స్ వాళ్ళు అడిగితే వాళ్ళు మీ పేరు చెప్పారు సార్ తెలుసు సార్ ఓకే సార్ స్కూల్లో అడిగినాం అన్ని తెలుసుకున్నాం కాస్టా సార్ ఓకే సార్ అంటే దా ఓకే సార్ తప్పకుండా

ఓకే సార్ తప్పకుండా డైలీ డైలీ వస్తాం టైమింగ్స్ మార్నింగ్ ఉంటాయా ఈవినింగ్ ఉన్నాయా సార్

ఓకే సార్

ఓకే ఓకే అవును సార్

ఓకే సార్ ఓకే సార్ రేపు వచ్చి మిమ్మల్ని కలుస్తాను సార్

ఓకే సార్ తప్పకుండా రేపు రేపు వచ్చి కలుస్తాను ఓకే సార్ తప్పకుండా ఓకే

ఓకే ఓకే సార్ రేపు వచ్చి అన్ని వివరాలు తెలుసుకుంటాను ఓకే సార్